నమస్తే సార్ మైకేల్ గారు ఏంటండి ఇలా వచ్చారు బంగారం ఏమన్న తీసుకు వెళ్తారా

అవునా అవును సార్ నేను విన్నాను

ఏమి చేద్దాం అంటారు ఏమి చేస్తే మంచిది సార్ కెమెరాస్ పెట్టానండి సీసీ కెమెరాలు పెట్టాను నా దగ్గర ఒకటి ఉంటుంది లాకర్ దగ్గర ఉంటుంది అది వీక్లీ వన్స్ మాకు ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది అండి అప్పుడు మొత్తం అన్నీ చెక్ చేస్తు ఉంటాను

ఎప్పటికప్పుడు చేసుకుంటాను అలా స్టోర్ అయ్యి ఉంటుంది అండి ఎప్పటికప్పుడు సస్పీషియస్గా అంటే ఎవరు ఏమి కనపడలేదండి అందరు మాములు వాళ్ళే మీకు తెలిసింది కదా ఈ రోడ్ అంతా చాలా మంది జనాలు ఉంటారు అన్నీ గోల్డ్ షాప్లే కదా గుర్కాలు అంటే ఎవరో అప్పుడప్పుడు డబ్బులు అడుగుతు ఉంటారు కదండి అడుక్కునే వాళ్ళు వాళ్ళు వస్తు ఉంటారు అంతే

గోల్డ్ కాకుండా స్టోన్డ్ ఐటమ్స్ ఉంటాయండి పూసల దండలు లేకపోతే ప్లాటినం ఐటమ్స్ ఉంటాయి కొంచెం వ్యాల్యబుల్ ఐటమ్స్ అవి

అదే చెప్తాను ఆయనకు అయితే మా వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తాను మా షాప్ మొత్తం మ్యాక్సిమమ్ ఒక కోటి ఉండ వచ్చండి

ఓకే అండి మాకు ఏమన్న ఫోన్ నెంబర్ ఉంటుంది అండి కంప్లైంట్ చేయడానికి లేకపోతే అక్కడికి రావాల కార్డ్ దాని బట్టి ఏదైన తేడా వస్తే మీకు ఫోన్ చేస్తాను సరే